వినాయక చవితి వినాయక చవితి అనేది వచ్చేసరికి మనకైతే సంవత్సరంలో ఒకసారి వచ్చే పండుగ ఆ టైంలో వచ్చేసి వినాయకుని అయితే మన గల్లీలో ఒక ఒక కార్డునైతే అందరూ చందాలు అయితే వసూలు చేసి ఒకాడన అయితే షెడ్డేసి షెడ్ అయితే షెడ్లోనైతే తొమ్మిది రాత్రులు వినాయకునికి అయితే పూజలు చేస్తారు కొన్నిచోట్లలో తొమ్మిది రోజులు లేదా కొన్నిచోట్లలో పదకొండు రోజులు చేస్తారు ఇంకా కొన్ని కొన్ని చోట్లలో మూడు రోజులు ఐదు రోజులలకే నిమజ్జనం చేస్తూ ఉంటారు అండ్ ఉన్న మూడు మూడు రోజులు కాని ఐదు రోజులు కాని తొమ్మిది రోజులు పదకొండు ఘనంగా పూజలు అయితే చేస్తారు ఘనంగా పూజలు చేసి స్వాగం స్వాగతంతో వినాయకునైతే తీసుకొచ్చి పెట్టేస్తారు అండ్ నిమజ్జనం రోజు కూడా మంచి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొనైతే నిమజ్జనం అయితే చేస్తాం ఈ తొమ్మిది రోజులైతే చాలా మంది అయితే చాలా రకా వివిధ రకాల పూజలు మంచి మంచి పూజలు అయితే చేస్తూ ఉంటారు అండ్ మంచి గ్రాండ్గా అయితే చేస్తూ ఉంటారు అండ్ ప్రతిరోజు అయితే మంచి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు వినాయకుడు దగ్గర దాండియా కార్యక్రమాలు గానీయండి భజనలు చేయడం కాని అలాంటివయితే జరుపుకుంటూ అయితే ఆ తొమ్మిది రాత్రులను అయితే మంచి గ్రాండ్గా అయితే ఉత్సవాలు లెక్క మంచిగా జరుపుతారు